హలో అవును సార్ చెప్పండి అంటే ఏ ఏమైంది దానికి అంటే అది వాటర్ లీకేజ్ ఏమన్నా అవుతుందా సార్ దానికి ఒక గంట ఆన్ అవుతుందా ఇప్పుడు అది అయితలేదా అసలకే ఆన్ అయితలేదా అంటే ఒక్కొక్కసారి ఓల్టేజ్ డౌన్ వల్ల ఆది ఖరాబ్ అవుతుండచ్చు సార్ ఒకసారి మీరు స్విచ్ ఆన్ చేసి ఆఫ్ చేయడం గానీ చేసినారా ఒకే ఓకే సార్ వస్తాము మేము అంటే ఈ లొకేషన్ ఎక్కడిది ఓకే అంటే రేప్ చార్జస్ అయితే మీకు వచ్చీ చెక్చేయడానికి అయితే ఫైవ్ హండ్రెడ్ పడుతుంది సొ అక్కడ ఏమన్నా పార్ట్ పోతే గానీ అన్నీ సెపరేట్ ఉంటుంది దానికి దేనికి దానికి సెపరేట్ ఉంటుంది లేదు నేనే వచ్చేస్తా నాకు లొకేషన్ పెట్టండి నేను వచ్చేస్తా ఓకే సార్ ఏ టైమ్ వరకు వస్తే నడుస్తుంది అంటే నేను ఈవెనింగ్ వరకు వస్తా అంటే ఇప్పుడు అంటే కొంచం వేరేవి ఉంటాయి కదా సొ అట్లా రేపు టైమ్ కుదిరిరితే రేపు వచ్చేస్తా అంటే ఇప్పుడు రావడానికి కుడా మళ్ళీ చార్జెస్ అవుతాయి కదా సార్ మళ్ళీ దూరంగున్న అట్లా ఓకే వస్తా ఈవెనింగ్ ఎన్నో క్లాక్ వరకు రావాలి సరే మరి దీనికి గూడా చార్జస్ ఉంటాయ్ ఓకే అన్న తా త్యాంక్ యూ సర్